అందరూ సహజంగా చిన్నప్పుడు ప్రయాణాలు చేస్తునే ఉంటారు అందులో నేను నేను చేసినవి కూడా చాలా ఉన్నాయి అందులో వెళ్ళడం చిన్నప్పుడు ప్రయాణాలు చేయడం వల్ల చాలా ఆనందం ఆనందం అనేది కల్పిస్తాయి అది మనకు చివరి లైఫ్లో చివరి స్థాయిగా గుర్తుండిపోవవడం జరుగుతుంది దాన్ని అందులో మనం ముఖ్యంగా చెప్పినవి నాకు చిన్నప్పుడు ప్రయాణాలు గుర్తిండి గుర్తిండి పోయినవి ఏంటంటే నేను మా ఫ్యామిలీతో బస్సులో గోవాకి వెళ్ళడం జరిగింది అక్కడ ఉన్న వాతావరణం అనేది ఇక్కడ మన మన దగ్గర ఉండదు అందుకని ఫ్యామిలీతో గుడికి వెళ్ళడం అక్కడ గుర్తుండిపోవడం జరిగింది ఆ క్షణాల్లో అంత అంత అంత చిన్న వయసులో గో ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల కిలోమీటర్లు బస్సులో ప్రయాణం చేయడం అనేది మొదటిసారి మొదటిసారి అనేది చేశాను ముఖ్యంగా బస్సు బస్సులో వెళ్ళడం అనేది అది మొదటిసారి అందుకని కొద్ది కొద్దిగా భయం అనేది వేసింది నా ఫ్యామిలీ కూడా నాతో ఉండడం కాబట్టి కొంచెం కంఫర్ట్గా ఫీల్ అయ్యి వెళ్లడం వెళ్ళాను లేకపోతే ఒక్కడి ఒక్కడినే ప్రయాణం చేయాలంటే అది చాలా కష్టమైన పని ఆ వెళ్ళే క్రమంలో చాలా అనుభవాలనేవి ఎదురయ్యాయి అంత దూరం బస్సులో ప్రయాణం చేయడం వల్ల చాలా ఇబ్బందికరంగా ఫీల్ చాలా ఇబ్బందికరమైంది అంతా దూరం ఒక్క ఒక్కటే దగ్గర కూర్చోవడం సరిగ్గా సరిగ్గా కూర్చొనికి కూర్చోడానికి సౌకర్యం లేకపోవడం వల్ల చాలా ఇబ్బందికరంగా అనిపించింది అనిపించింది ఆ తర్వాత వెళ్ళిన తర్వాత ఇబ్బంది అనేది మర్చిపో ఎంత దూరం ప్రయాణం దృశ్యాలు చూసిన తర్వాత అనేది ఈ చిన్ననాటి ప్రయాణం అనేది మర్చిపోయి అక్కడ ప్రకృతిని బీచ్లను ఆ ఫుడ్ను చాలా బాగా ఎంజాయ్ చేసాము ఆ ఎంజాయ్ చేయడం అనేది ఎంత ఎంత అయ్యింది అంటే అది ఇప్పటి ఇప్పటివరకు గుర్తుండిపోవడం జరిగింది నా లైఫ్లో మా ఫ్యామిలీతో అది ప్రత్యేకంగా ఫ్యామిలీతో వెళ్ళడం మా బంధువులతోటి మా ఫ్యామిలీతో వెళ్ళడం ఆ తర్వాత జీవితంలో చేసిన రెండో ప్రయాణం ఏంటి అంటే ట్రైన్లో ముంబైకి వెళ్ళాను ఆ ట్రైన్ అనేది బస్సుకంటే కొద్దిగా సౌకర్యంగానే ఉంటుంది కాకపోతే మనకు అందులో ఈ బస్సులో చేసేంత ప్రయాణం దీన్ని దానికి రెట్టింపుగా భావిస్తాను నేను ఎందుకంటే అది చాలా నెమ్మదిగానే వెళ్తుంది ఆగి ఆగి వెళ్ళడం జరుగుతుంది అందుకని అది ట్రైన్లో వెళ్ళడం అనేది చాలా చాలా కొంచెం బాగా అనిపించింది కాకపోతే సమయం ఎక్కువ తీసుకుం తీసుకుంది దాన్ని మనం పరిగణంలోకి తీసుకుంటే ఇంక మనం మన ఏది కంఫర్ట్గా అనిపిస్తే దానికి వెళ్ళాలనే ఉంటుంది అందులో కూడా వేరే వేరే ట్రైన్లో వేరే స్టేట్కి వెళ్ళడం అనేది ఒక మంచి అనుభవం ఎందుకంటే మన స్టేట్లో ఉన్న ప్రకృతి పక్క స్టేట్లో ఉన్న ప్రకృతి పరిణామాలు చాలా వేరే విధంగా ఉంటాయి చెట్లుకాని ఇక్కడ నేల కాని ఇక్కడ ఇక్కడ మనకు సప్ వేరే ప్రకృతి ఉంటుంది మనకు ఇక్కడ వేరే ప్రకృతి ఉండటం జరుగుతుంది ప్రకృతి అనేది చాలా ఎంజాయ్ చేశాను అక్కడ ఉండే కొండలు అక్కడ పెద్ద పెద్ద గృహాలు ఆ ట్రైన్లో జర్నీ చేయడం వల్ల దాన్ని దాన్ని మంచిగా వెళ్ళేది గుహలు దాని నుంచి వెళ్ళడం జరుగుతుంది అదే అదే మొదటిసారి చూడటం నేను ఆ గుహలు ఆ కొండలు అంత పెద్ద కొండల మీద నుంచి ట్రైన్ వెళ్ళడం అంత పెద్దగా ఇంత పెద్ద మొత్తంలో మొదటిసారిగా చేయడం వల్ల అది అనేది నాకు ఒక చిలిపి చిరు గుర్తుగా ఉండిపోయింది దాని దాని తర్వాత చెప్పా దాని తర్వాత గుర్తుండిపోయిన సన్నివేశం ఏంటంటే చిన్నప్పటి ప్రయాణాలలో దా మళ్ళీ ఇంకోసారి కార్ కారులో వెళ్ళడం జరిగింది తిరుపతి తిరుపతి టెంపుల్కి వెళ్ళడం జరిగింది ఆ వెళ్ళే ప్రయాణంలో నాకు చాలా ఇబ్బందలు అదే చేయడం ఇబ్బంది అయితే పడడం జరిగింది ఆ మొదటి ఇబ్బందలు ఏంటంటే అందులో మనము ప్రయాణం చేసేటప్పుడు చాలా అసౌకర్యంగా అసౌకర్యంగా అనిపించింది ఎందుకంటే అక్కడ ప్లేస్ ఎక్కువ లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది అనేది పడటం జరిగింది దాంతోపాటు తొంద టైం అనేది సమయం ఎక్కువ పట్టదు కాబట్టి తొందరగా వెళ్ళిపోయాము ట్రైను బస్సుల దానికన్నా దీంట్లో ఎక్కువ ఫాస్ట్గా వెళ్ళిపోయాము తొందరగా వెళ్ళిపోయాము ఇది అనేది నాకు బాగా నచ్చింది ఈ ట్రైను బస్సు కంపారిజన్లో ఇది అనేది నాకు బాగా నచ్చిందన్నమాట దీంతో దాంతో దీనితోటి పోలిస్తే కార్లో వెళ్ళడం అనేది నాకు దానికన్నా ఇందులో బాగా అనిపించింది అన్నమాట అక్కడికి అలా వెళ్ళి ఫ్యామిలీతో దర్శనం చేసుకుని ఉండి అక్కడ ఉండి ఫ్యామిలీతో దర్శనం చేసుకోవడం జరిగింది దర్శనం చేసుకున్న సమయంలో చాలా చాలా మంచిగా అనిపించింది అంతే